శారీరక వ్యాయామం అనేది మన శరీరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మన మన శరీరాన్ని చురుగ్గా పనిచేయడానికి సహాయం చేస్తుంది అలాగే మన ఒంట్లో ఉన్న అదనపు కొవ్వును కూడా కరిగించే మన శరీరాన్ని శక్తివంతంగా పని చేయడానికి సహాయం చేస్తుంది కావున మనం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక వ్యాయామం చాలా అవసరం